సమానత్వాన్ని సాధించే సాధన క్రీడంగా క్రికెట్ను వివరించడం జరుగుతుంది క్రికెట్ అనేది చాలా అత్యంత అంతర్జాతీయ క్రీడాగనం భావించడం జరుగుతుంది క్రికెట్లో వచ్చి ఎటువంటి మతపరమైన భేదాలను మనము వ్యక్తుల మధ్య చూపించకూడదు అందరూ మన మనది మన యొక్క దేశం కోసం మన యొక్క రాష్ట్రం కోసం మనము ఆడుతున్నాము అనే ఒక ఉద్దేశంతోనే మెలగాలే కాని నీది నాది ఇది ఎటువంటి మతమనేది అక్కడ వ్యక్తుల మధ్య మనము చూపించకూడదు ఇది వ్యక్తుల మధ్య అటువంటి విభేదాలను చూపడం ద్వారా ఎటువంటి సమస్యను కానీ మనకి దేశానికి కావలసినటువంటి సాధన కాని కృషిని గాని మనం సాధించలేక పోతాము అటువంటి భేదాలకి మనము మత పరమైనటువంటి భేదాలను అరికట్టాలి ఎందుకంటే అదే విధంగా విద్య సౌకర్యం విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక వ్యక్తికి విద్య అనేది లేకపోతే వ్యక్తి వ్యక్తిగతంగాను ఎదుగుదలగాను ఎదగాలంటే విద్య అనేది చాలా అత్యంత ప్రాముఖ్యమైనగలిగినది విద్య అనేది ఒక వ్యక్తికి తప్పనిసరిగా కావలసినది శరీరానికి ఆరోగ్యం అనేది చాలా అవసరం అనేది రోజు వ్యాయామం కాని ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి ఈ విధంగా చేయడం ద్వారా మనిషికి మెరుగుపరిచి సన్నిహితంగానూ చాలా ఆరోగ్యంగానూ చాలా సహనం సాహసంగానూ వ్యక్తి వ్యక్తిగతంగాను ఉంటాడు ఈ విధంగా వ్యక్తికి కావలసిన ఆరోగ్యమే మహాభాగ్యం ఆ ఒక విధంతో వ్యక్తి చాలా సన్నిహితంగా సాహిత్యంగాను ఉంటాడు అదేవిధంగా రోజు మనము ప్రయాణం చేయల రోజు మనము నడవాల ఇలా చేయడం ద్వారా మనము అనేక రకాలైనటువంటి సమస్యలు కానీ వ్యాధుల భారి నుంచి కాని మనము ఈ విధంగా ఉండాలంటే వ్యక్తిగతంగా వ్యక్తి చాలా సన్నిహితంగా ఉండాల